హలో రవాణా ఏజెన్సీ అండి నేను మీ దగ్గర మొన్న ఒక వాహనం కొన్నాను ఆ వాహనం వెంటనే సీటు చిరిగిపోయింది సరిగ్గా లేదు తర్వాత రోడ్డుపై వెళ్తుంటే ఆ చక్రాలకి పంక్చర్ అవ్వటం పంక్చర్ అయింది తర్వాత హారన్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు అంతే కాకుండా కొద్ది దూరం వెళ్ళగానే మెల్లమెల్లగా ఆగిపోతుంది మళ్ళీ ఎంతసేపటికి స్టార్ట్ చేయాలన్నా కూడా వాహనం స్టార్ట్ అవట్లేదు కాబట్టి ఈ వాహనాన్ని నాకు అవసరం లేదు మీరే తీసుకోండి మళ్ళా నాకు కొత్త వాహనాన్ని ఇవ్వండి